శాస్త్రీయ సంగీతం చాలా ఇష్టం ఎందుకంటే అందులో ఉపయోగించే పదాలకి మంచి అర్థాలు ఉంటాయి పలకడానికి కొంచెం కష్టంగా ఉన్నా కూడా దాంట్లో అర్థం ఉంటుంది అందుకే శాస్త్రీయ సంగీతం చాలా బాగుంటుంది ఇప్పుడున్న పాటలకు అర్థంగా అర్థం ఉండదు కొన్నిసార్లు వినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కానీ శాస్త్రీయ సంగీతంలోని ఉపయోగించే పాట పాటలు కానీ పదాలు కానీ మనసుకి ప్రశాంతతనిస్తాయి వినడానికి వినసొంపుగా కూడా ఉంటాయి